ముందుగా స్టేషన్ మాస్టర్కు నమస్కారం నేను నా యొక్క ఉద్యోగంలో పొందినటువంటి ప్రమోషన్లో భాగంగా రైలు ప్రయాణం సంబంధించినటువంటి ఆఫ్ ఆఫర్ను పొందడం జరిగింది ఇటువంటి ఆఫర్ను నేను ప్రయాణించే మార్గంలో పొందుటకు ఎవరి దగ్గర పూర్తి సమాచారం ఉంటుందో తమరు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ ఆఫర్ కోడ్ వర్తింపనేది ఏ విధంగా మనకు సహాయకరంగా ఉంటుంది దీనిలో దీని ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి మీరు మాకు పూర్తి సమాచారాన్ని ఇచ్చినట్టయితే ఈ ఈ ఆఫర్ కోడ్ను మేము ఏ విధంగా ఉపయోగించుకోవాలో మాకు తెలియజేస్తే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా